హలో అదే అండీ అరకులో ఉండే గైడేనా మాట్లాడుతుంది అదే అండీ మేము విశాఖపట్నం రావాలనుకుంటున్నాము మేము ఫ్రెండ్స్ అయిదు మంది మాకు విశాఖపట్నం మేము నాలుగు రోజులు ఉండాలనుకుంటాన్నామండి మేము ఇక్కడ ఇదుంది కదండీ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా చిత్తూరు నుంచి వస్తూ సరే అండీ మేము ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఉండాలనుకుంటున్నాము ముఖ్యంగా మాకు అరకులోయ చూపించాలి అవునా సరే అండీ

ఓకే అండీ అదే అండీ ఇప్పుడు మేము రైల్వే స్టేషన్లో దిగుతాము దిగినాక మీకు కాల్ చేస్తే మీరు టాక్సీ లాంటిది ఏమన్నా పంపిస్తారా ఫుడ్తో కూడా ఇంక్లూడా అండీ సరే అండీ అదే అరకు లోయనే ముఖ్యంగా చూడాలీ అవునండి ఇప్పుడు సీజన్ ఎలా ఉంది అక్కడ అండీ జెట్కిన్స్ ట్రెక్కింగ్ లాంటిది అవైలబుల్ ఉందా అండీ ఇప్పుడు సరే అండీ అదే అండీ ఇంకోసారి అడుగుతున్నాను క్లైమేట్ అంతా పర్లేదు కదండీ రైన్సు అవునా సరే అండీ మేము నెక్స్ట్ మంత్ సెకండ్కి వస్తున్నాము మేము బయలుదేరే ముందు కాల్ మేము డీటెయిల్స్ పెడతానండీ ఇప్పుడే సరే అండీ సరే అండీ